ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అనేది ఒక విభాగానికి సంబంధించింది కాదు ప్రఠి విషయంలోను ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ యొక్క ప్రభావం ఉంటుంది అది మన ప్రాంతం అని వేరే ప్రాంతం అని కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అనేది ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తాయి ఉదాహరణకి మన ఫ్యాషన్ రంగం ఎంతో స్పీడ్గా అభివృద్ధి చెందుతుంది ఫ్యాషన్ రంగంపై ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అనేది ఎంతో బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే కొత్తగా వచ్చే ఫ్యాషన్ అనేది మళ్ళీ మన పాత రోజుల యొక్క ఎస్తెటిక్స్ని తీసుకు వస్తున్నారు అందులోకి దాని ఆ యొక్క ఎస్తెటిక్స్ అనేవి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి ఎందుకంటే ఆర్ట్ విభాగంలో ఎంత వరకు ఏదైనా అందంగా చేయడానికి ఒక షర్ట్ పైన ఒక డిజైన్ తీసుకురావడానికి ఒక లాగా ఒక ఒక ఒక రాయల్ సూటును కానీ ఒక డిజైనర్ వేర్ని కానీ తీసుకురావడానికి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అనేది ఎంతో ఉపయోగపడతాయి అలాగే ఓన్లీ అది ఒక ఫ్యాషన్ విభాగానికి సంబంధించింది కాకుండా డిజైన్ కానీ ఏదన్నా వస్తువులు ఈ మధ్య చాలా డెకరేటివ్ ఐటమ్స్ని మన ఇంట్లో ఉంచుకుంటున్నవి కానీ లేదా శిల్పాలను కానీ ఒక చక్కటి బొమ్మలని ఇంట్లో మనం అలంకరించుకునే వాటిని కానీ చేయడానికి కూడా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అనేవి ఎంతో ఉపయోగపడుతున్నాయి మన సృజనాత్మకత మన నైపుణ్యం మన ఆలోచన విధానం ఆర్ట్ విభాగంలో దాన్ని మనం తీసుకు వచ్చి పెట్టడం వల్ల అది ఎంతో ఉపయోగపడుతుంది అలాగే ఎడ్వటైట్ ఎడ్వర్టైజింగ్ ఒక వస్తువుని మనం ఎంత అందంగా ఎడ్వటైజ్ చేస్తున్నాం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ దాని మీద మనం చాలా ప్రభావం చూపుతుంది ఎందుకంటే ఎంత వైవిధ్యకరమైన విధానంలో మనం ఒక మన ఒక వస్తువును ఒక ఒక ఆలోచనలను జనాలకి చెప్పేటప్పుడు వైవిధ్యపరంగా అలాగే వాళ్ళు చూడ ముచ్చటగా ఉండేలాగా దాన్ని స్వీకరించాలి దీనిపై కూడా ఆర్ట్స్ ఎంతో ప్రభావం చూపుతున్నాయి ఇంక ఫిలిమ్స్ గురించి చెప్పాలంటే చిత్రం అనేది ఒక ఆర్ట్కు సంబంధించిన ఒక కళ అది ఎంత అందులో ఒక నాట్యం అయితేనేమి నటన అయితేనేమి ఆ దర్శకత్వం అయితేనేమి ఇలా ప్రతిది దాని యొక్క ఆ చెట్టు యొక్క కొమ్మలు కాబట్టి ఫిలిమ్స్ మీద ఎప్పుడు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ప్రభావం ఉంటు ఉంటుంది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటాయి ఫిలిమ్స్లో ప్రతి ఒక్కళ్ళు కళా కళా నిపుణులు అందులో పని చేసేవాళ్ళు ఫిలిమ్స్ని ఎప్పుడు సపరేట్గా చూడలేం ఇలా ప్రతి రంగంలోను ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అనేది ఏదో ఒక రకమైన ప్రభావం చూపుతు ఉంది